సార్ చెప్పండి చెప్పండి

ము ము

ఇప్పుడు టీనేజ్కిని యూత్కి అయితే మనా అరుకు అటు మంచిది మేడమ్ అరుకు మళ్ళీ వైజాగ్లో ఋషికొండ బీచ్చు ఆర్కే బీచ్చు కైలాస గిరి మళ్లీ జిమా ఇదీ జమ్మూ కాశ్మీరు ఊటీ ఇలా మంచు కొండలు అయితే ఇలగా గోవా ఇలాంటివి అయితే యూత్కి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వీళ్ళకి బాగుంటుంది మేడమ్ ము ముసలి వాళ్ళకైతే కాశీ సింహాచలము తిరుపతి అన్నవరం ఇలాంటి ప్లేస్లు అయితే మనసు హాయిగా ఉంటుంది మళ్లీ సేవకి సేవ ఇవన్నీ చేసినట్టే అనిపిస్తుంది అక్కడ భక్తీ గేయాలు పాటలు నృత్యాలు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి మేడమ్ లేదంటే మా మా మార్నింగు వ్యాయామాలు అటువంటివి చేసినా కొంచెం మన మనసు ఫ్రీ ఫ్రీగా ఉంటుంది యూత్కి సినిమాలు అవన్నీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మేడమ్ ప్రవచనాల ఫెసిలిటీసు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీసు బస్సులు ట్రెయిన్లు అక్కడ కొండ మీదకి వెళ్ళడానికి బస్సులు అక్కడికి ఇక్కడికి బస్సులు అన్ని మెడికిల్ ఫెసిలిటీసు అన్నదానం భోజనాలు అన్నీ ఉంటాయి మేడమ్

ఓకే మేడమ్